నేను వేసిన చిత్రాల్లో నాకు అత్యంత కష్టంగా అనిపించింది అయితే అది పెద్ద సవాల్గా అనిపించింది అది ఏంటంటే నేను ఒక పిచ్చుక పిచ్చుక బొమ్మనైతే వేద్దాము అనుకున్నాను ఆ పిచ్చుక అయితే నేను వేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే అది చిన్న తప్పు పోయినా సరే దానికి రూపం మారిపోతుంది అది కూడా ముఖ్యంగా ఏంటంటే అది శీతాకాలంలో మాత్రమే వస్తుంది ఆ పిచ్చుక అలాగే ఇంకా ఏంటంటే దాన్ని అది వచ్చినప్పుడు నేను వెంటనే దాన్ని వేయడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు ఇంకా ఏంటంటే అది మరీ మరీ మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం వల్ల నేనైతే మంచి అనుభవమైతే పొందాను ఏంటంటే ప్రతీ ఒక్కటి మనం నేర్చుకుంటే కానీ మనం సక్సెస్ అవ్వలేము ప్రతీ ఒక్కటి మనం ఫెయిల్యూర్ నుంచే నేర్చుకోవాలి అనేది నాకు అర్థమైంది అందువల్ల నేను కరెక్ట్గా ఒక ఐదుసార్లు తరువాత నేను ఆ బొమ్మని కరెక్ట్గా గీసాను నేను ఏమనుకున్నానో అలా గీసాను దాన్ని నేను అదైతే చాలా బాగా నేర్చుకున్నాను ఆ అనుభవం వల్ల నాకు మంచిగా జ్ఞానోదయం అయిందనైతే నేను తెలుసు తెలుసుకున్నాను అలాగే ఇంకా ఏంటంటే దాని ఆకారం కానీ ప్రతీ ఒక్కటి నాకు చాలా అంటే చాలా స్పష్టంగా వచ్చింది నేను గీసిన బొమ్మ అందరూ అన్నారు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా గీసావు అని చెప్పి అన్నారు అది ప్రతీ ఒక్క దానికి దానికి రెక్కలకి కానీ దాని మొహంకి దాని మెడ మెడకి కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ వచ్చేసరికి నాకు అది గీయడం పెద్ద సవాల్గా అనిపించింది అది దానివల్ల నేను ఏంటంటే నాలో ఉన్న ప్రతిభను తెలుసుకొన్నాను అలాగే నేను సాధించగలననేది తెలుసుకొని ఇంకా నేను సాధించాలన్నది నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను ఇంకా కొంచెం నేర్చుకున్నాను ఇంకా మిగిలింది కూడా నేర్చుకోవాలి అని కూడా అనుకుంటున్నాను